మళ్ళీ వచ్చినాము ఆ తర్వాత ఇక్కడ కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళినాము కొమరవెల్లి మల్లన్న మల్లన్న గుడి చాలా బాగుంటుంది మల్లన్న జాతరకు పోయినాము ఆడ అన్ని వింత వింతలు పోతురాజులు అవి ఇవి అవన్నీ చూసినాము చాలా బాగుండే ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు అక్కడ బాగా వెళ్ళే వాళ్ళము మేము అందుకని అక్కడికి కూడా వెళ్ళినాము తర్వాత ఏడుపాయల దుర్గమ్మ ఏడుపాయలకు కూడా వెళ్ళినాము సంగారెడ్డి ఏడుపాయల దుర్గమ్మ అడవులు బాగుంటుంది అప్పుడు కూడా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక టెన్ అట్లా వెళ్ళినాము అందరము రెండు మూడు రోజులు ఉండేసి వచ్చినాం దాని తర్వాత నాగార్జునసాగర్ అక్కడ కూడా వెళ్ళినాము డ్యాములో నీళ్లు వదిలేటప్పుడు చూసినాము చాలా బాగుంటుంది అప్పటివి గుర్తుండేటట్టుగా చాలా మంచిగా అనిపించింది ఒకరోజు ఉన్నాం అక్కడే ఎంజాయ్ చేసినాం నీళ్లు చూసినం దానిలో పడవలో కూడా వెళ్ళినాము మేము చాలా మంచిగా అనిపించింది తర్వాత ఎక్కడ వెళ్ళినాం చార్మినార్ గోల్కొండ కోటకి వెళ్ళినాం కోట ఒక రోజంతా తిరిగి తిరిగి తిరిగి తిరిగి చాలా బాగుంటుంది ప్రాచీనమైన కట్టడాలు ఉన్నాయి

హైదరాబాద్ చార్మినార్ వెళ్ళి అదంతా చూసేసి వచ్చినాం చాలా బాగుంది పైకి కూడా ఎక్కినాము మేము పైన నుంచి చూసినాము చిన్న కింద చాలా బాగా అనిపిస్తుంది స్కూల్ సార్ వాళ్ళు మేము టీచర్స్ అందరం వెళ్ళినాము ఒక డీసె కట్ల పట్టుకొని వెళ్ళినాము అప్పట్లో చాలా బాగుంది చూసి మళ్ళీ అక్కడ నుండి యాదగిరిగుట్ట వచ్చినాము అక్కడి నుంచి యాదగిరిగుట్టకి వచ్చి ఒక రోజంతా అక్కడేనే ఉండి ఎంజాయ్ చేసినాం గుండంలో స్నానాలు అవి చేసుకున్నాం తిన్నాము ఎంజాయ్ చేస్తున్నాం మరిసటి రోజు మళ్ళీ ఇంటి దగ్గరికి మెల్లగా మెల్లగా వచ్చేసి మళ్ళీ మాకు ఊరి దగ్గర ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అందులో కూడా వెళ్ళినాము వెళ్ళిన తర్వాత

ప్రయాణం చాలా బాగుండే వింత వింతగా ఉండే ఇప్పుడు ఈ అట్లా జరిగిపోయింది అలానే జరిగిపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక టూర్కి వెళ్ళినాం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతయ్య మేము అందరం కలిసి మా నాన్నమ్మ వాళ్ళు మా నాన్న మా అమ్మ మేము అందరం కలిసి మళ్ళీ ఇంకొక టూర్కి వెళ్ళినాం ఇంకొక టూర్కి వెళ్ళి అప్పుడు కూడా అజంతా ఎల్లోరా అక్కడ కూడా వెళ్ళాం మహారాష్ట్ర అక్కడ వెళ్ళినాము ఇంకా ఎల్లోరా శిల్పాలు చూడవలసిన ప్లేస్ చాలా బాగుంది తిరిగి తిరిగి అలసిపోయాము మస్తు చూసినాము ఒక రోజంతా రెండు రోజులు అంతా అక్కడనే చూసేశాము చూసినాము అక్కడనే పడుకున్నాము చూసినాము అక్కడనే పడుకున్నాము తెల్లారే ఒక రోజంతా అక్కడినే ఉన్నాం దేవుడి దర్శనం చేసుకున్నాం యాదగిరిగుట్టలో కూడా దేవుడి దర్శనాలు అయినాయి లడ్డూలు కొనుక్కున్నాం పులిహోర లడ్డూలు అవి యాదగిరి నుంచి వచ్చేటప్పుడు పులిహోర లడ్డు గాజులు అవి ఇవి మస్తు తీసుకొని వచ్చినాం కొబ్బరికాయ కొట్టినాము ఇన్ని పూలు అవన్నీ తీసుకొని వచ్చినం కొబ్బరికాయలు కొట్టి పువ్వులు తీసుకున్నాము తిరిగి ప్రయాణమైనం తిరిగి ప్రయాణమైన అప్పటినుండి మంచిగా కోతులు అవి ఇవి ఉండే తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణం అయినం వచ్చేసినాం ఇంటి వరకు వచ్చేసినాము